మా నియోజకవర్గానికి ఎంఎల్ఏ గారు బడ్డుకొండ అప్పలనాయుడు గారు అతను చాలా ఉపాధి చేసారు మా ప్రాంతానికి కానీ మా మండలానికి కానీ ప్రతీదానికి ఎందుకంటే మా ఊర్లో రోడ్లు అసలు బాగుండేవి కాదు ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి రోడ్లు అవి గతుకులు అవి ఉండేవి అన్నీ బాగున్నాయి స్కూల్స్ కూడా అలానే డెవలప్ చేసారు అందరికీ అలానే మా ఊరు సర్పంచ్ గారు కూడా దాన్ని ఆమోదంలోకి తీసుకోని చాలా బాగా డెవలప్ చేసారు ప్రతీదీ పె ఎవరికైనా పెన్షన్లు రాకపోయినా వాళ్ళతో మాట్లాడి ఆ వాలంటీర్లతో మాట్లాడి ఒక నెల అందకపోయినా సరే ఎలా అయినా ఇప్పించేవారు లేట్ అయ్యేది కాదు టైం టు టైం అన్నీ వచ్చేసేవి మాకు ఇప్పుడైతే చాలా ఉపాధి కలుగిస్తున్నారు బడ్డుకొండ అప్పలనాయుడు గారు కానీ మా ఊరు సర్పంచ్ కానీ అందరూ చాలా సహకరిస్తున్నారు ఇప్పుడు ఎవరికైనా అమ్మాయిలకి ఏమైనా విషయాల్లో హెల్ప్ కావాలన్నా సరే వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అలాంటి విషయాల్లో మాత్రం చాలా కేరింగ్గా ఉంటున్నారు అలానే మిగతా మిగతా ప్రజలందరూ కూడా మళ్ళీ వాళ్ళనే వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ వాళ్ళని వాళ్ళ వాళ్ళనే అన్ని సహాయం అడుగుతున్నారు వాళ్ళు అంటే రోడ్ల విషయాల్లో కానీ ఏమైనా స్కూల్స్ కానీ సచివాలయంలో కూడా అగ్రికల్చర్లో కానీ రైతులకు కానీ ఎలాంటి సంబంధించిన ఇప్పుడు రైతుకు ఏదైనా పంట నష్టం వచ్చినా సరే చాలా బాగా వాళ్ళు వాళ్ళు కనుక్కొని వాళ్ళకి రైతు భరోసా డబ్బులు ఒకవేళ రాకపోయినా ఆధార్ లింక్ చేయించడం అన్నీ దగ్గరుండి చేయించుకుంటున్నారు వాళ్ళు ఆ విషయంలో అయితే చాలా మంచిగా చేస్తున్నారు